మీర్జాన్స్ ఇన్స్టిట్యూట్స్ నుండి మాట్లాడుతున్నాను అండి నేను మా మాకా మాకాలేజ్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అండి మీరు వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ పెట్టిర్రు మీకు ఆల్రెడీ మేమ్ మెసేజ్ చేసినాం మరి రాలేదు ఈ రోజు జరుగుతున్నాయి కానీ ఈ రోజు కొంచం పబ్లిక్ ఎక్కువ వచ్చిర్రు మా క్యాంపస్లో చాలా మంచిగా నేర్పిస్తాం అండి మీ ఇంటర్వూస్ బాగా చెప్తారు మా క్యాంపస్ చాలా బాగుంటుంది అండి ఇంటర్వూస్ డైలీ టెన్ ఫిఫ్టీ మెంబెర్స్ వస్తారు అండి ఉంటాయి ఉంటాయండి బీటెక్ ఉంటాయి మీకు ఇంకా ఏదన్న అవసరం వచ్చినా కోర్స్ కూడా మీకు మీ కోర్స్ కూడా ఉంటాయండి మీరు వచ్చినప్పుడు మరి మాకు ఎందుకు రెస్పాన్స్ కాలేదు అండి మరి అవున ఓకే ఓకే అదే కానీ రండి కంపల్సరీగా రండి మా ఇంస్టిట్యూట్లో చాలా బాగా నేర్పిస్తాం అండి మా ఇంస్టిట్యూట్లో చాలా బాగుంటుంది అండి కోర్సు మీకు కావాల్సినవి అన్నీ మేము ఫెసిలిటీస్ ఉంటాయి హాస్టల్లో చాలా బాగుంటుంది అండి హాస్టల్లో ఉన్న కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూస్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యిర్రు అంటే మా హాస్టల్లో ఉండచ్చు కదా మీరు ఓకే అవుతుంది అవునండి ఫోర్ ఇయర్స్ బీటెక్ టుమారో రండి ఈ రోజు టైమ్ అయ్యిపోయింది టుమారో మార్నింగ్ రండి సెలెక్ట్ చేసుకుంటాం అవునవును ఓకే రండి